పర్యాటక రంగానికి ప్రమోషన్లు మరియు ప్రచారాలు నిజంగా అవసరం ఎందుకంటే ఈ రంగం విస్తృతంగా వివిధ గమ్యస్థానాలు సంస్కృతి జ్ఞానం మరియు అనుభవాలను అందిస్తుంది సరైన ప్రమోషన్లు లేకపోతే పర్యాటకులు ఆ ప్రాంతాలను అన్వేషించడంలో జాగ్రత్త పడే అవకాశాలు తగ్గిపోతాయి ప్రమోషన్లు మరియు ప్రచారాలు పర్యాటక రంగానికి ఎలా చేయాలి అనేది అనేక రీతులను చేయవచ్చు

రెండవది వీడియో ప్రమోషన్లు ఆందోళనలు మరియు వీడియోల ద్వారా పర్యాటక ప్రాంతాలను చూపించి వాటి అందాన్ని మరియు విశేషతను విశేషతలను ప్రదర్శించవచ్చు మూడవది సహకారాలు మరియు భాగస్వామ్యాలు పర్యాటక సంబంధిత సంస్థలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు టూర్ ప్యాకేజీలు ఆవిష్కరించి అనుభవాలను ప్రజలతో పంచుకోవచ్చు నాలుగవది పర్యాటక ప్రదర్శనలు మరియు ఎక్స్పో పెద్ద స్థాయిలో పర్యాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రదేశాలు సంస్కృతులు టూరిజం వాణిజ్యాలు ప్రదర్శించవచ్చు ఈ విధంగా పర్యాటక రంగానికి ప్రచారాలు ప్రమోషన్లు చాలా కీలకమైనవి